హలో నమస్కారం అండి నా పేరు శ్రీశైలం అండి మా పిల్లలు ఇద్దరినీ మీ స్కూల్ మీ మెట్రిక్ స్కూల్లో జాయిన్ చేయడానికి కా కాల్ చేస్తున్నాము అండి మా చిన్న పాప ఎల్కేజీ అండి మా పెద్ద బాబు సిక్స్త్ క్లాస్ అండి మొన్న ఈమధ్యే నవోదయ టెస్ట్ కూడా పాస్ అయ్యి సెలెక్ట్ అయ్యాడు కానీ అంత దూరం పంపించలేక ఇలాగా ఇక్కడే ఉంచుకుంటున్నాము చాలా చురుకైన వ్యక్తే అండి లో అడ్మిషన్స్ స్టార్ట్ చేసారని విన్నాము మరియు చాలా తొందరగా నిండుతున్నాయని కూడా విన్నాము అందుకే ఇప్పుడే కాల్ చేసి మాట్లాడుతున్నాము అడ్మిషను ఎలా చేసుకోవాలి అండి మీ ఎల్కేజీ అండి మా ఇల్లు ఈ మా మూడు కిలో మీటర్లు ఉందండి మేము రేపు పొద్దున్నే ఏ టైమ్కి ర ఏ సమయంలో రమ్మంటారు అండి

లే లేదండి మేము అదే మా ఆఫీసు కూడా అదే దారిలో ఉంటుంది రోజూ నేనే దింపి తీసుకొస్తాను అండి

చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు